బ్రో మీరు స్టేషనరీ నుంచి మాట్లాడుతున్నారా నోట్స్ ఉన్నాయండీ మీ దగ్గర మాకు టెన్ రుపీస్వి ప్లెయిన్ ప్లెయిన్లో ఉండేటట్టు ఒక ఫైవ్ కావాలండీ ఓకే ట్వంటీ రుపీస్ ఉన్నాయి కదా అవి పేజెస్ ఎన్నుంటాయండి ఒక్క నోట్స్లో టువెల్ ఒకవేళ టువెల్ నోట్స్ అట్లా తీసుకుంటే ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా కమ్బాక్సెస్ ఉన్నాయండీ

ఓకే డ్రాయింగ్ షీట్స్ అదే నోట్స్ కావాలండీ ట్వంటీ రుపీస్వి ఉన్నాయన్నారుగా అదే డిస్కౌంట్ ఎంత ఇస్తారు అని చెప్తే ఎస్ ఎస్ వన్ నైంటీ టెన్ రుపీస్ డిస్కౌంట్ ఇస్తారా ఇవి డ్రాయింగ్ షీట్స్ ఎట్లా అండీ టెన్ రుపీసా మీ షాప్ లొకేషన్ తెలుసుకోవచ్చా ఓకే ఓకే ఓకే అండీ ఒకసారి వాట్సప్లో లొకేషన్ షేర్ చేయండి మేము రేపు వచ్చి విజిట్ చేస్తాం

త్యాంక్స్ అండి త్యాంక్స్